హలో బిర్యానీ రెస్టారెంటేనండి అభిరుచి సార్ నా పేరు అపర్ణ అండి నేను ఒక గంట క్రితం మీ దగ్గర బిర్యానీ ఆర్డర్ పెట్టానండి అది నాకందింది కానీ అసల ఆ లోపల ప్యాకింగ్ అసలు బాగా లేదండి మొత్తం ఓపెన్ అయిపోయి వచ్చింది అంతా చల్లపడిపోయిందండి నాకు అటువంటి ప్యాకింగ్ పంపించారు ఏంటండీ మీరు ఆర్డర్ పెడితే మరి అట్లా అయితే కష్టం కదండీ ఎవరైనా బిర్యానీ తినాలనుకుంటే కొంచెం వేడిగా తినాలని అనుకుంటారు కదండీ మేం ఇచ్చింది కూడా అందుకనే కదా వేడిగా ఉంటే తిందామనే కదా ఆర్డర్ పెట్టింది మరి ఇట్లాంటిది పంపిస్తే ఎట్లా అండి మరి మాకు కష్టం కదా మాకు మాకు వేరే ప్యాకెట్ ఇవ్వండండి మరి ఇది మీకు రిటర్న్ ఇచ్చేస్తాం మేము వద్దులేండి అసలేం బాగా లేదండి లోపల కూడా అంత పాడైపోయింది మెత్తగా అయిపోయింది లేకపోతే మావి అమౌంట్ అన్నా మాకు తిరిగి ఇచ్చేసేయండండి